నేను హైదరాబాద్ నుంచి డిసెంబర్ ఫస్ట్లో ఇంటికి సెలవులకు వెళ్తాను అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం ఉదయాన మంచుతో ఉంటు కాసేపటికి ఎండ వస్తుంది ఎండ ఎండ వస్తుంది ఆ వాతావరణం చాలా బాగుంటుంది సాయంకాల సమయంలో నాలుగు ఆ ప్రాంతంలో గోదావరి ఒడ్డున కూర్చొని సరదాగా స్నేహితులు కబుర్లు చెప్పుకుంటు అటు వెళ్ళే వాళ్ళని ఇటు వెళ్ళే వాళ్ళని ఎదో ఒకటి కామెంట్ చేస్తూ సరదాగా గడుపుతాం స్నేహితులు అందరం కలిసి చిన్నప్పుటి నుంచి చదు చదువుకున్న ఫ్రెండ్స్ కూడా వస్తారు క్రిస్మస్కి కాబట్టి ఆ వాతావరణం చాలా బాగుంటుంది వీలైతే అలా పేరుపాలెం బీచ్కి కూడా వెళ్తాము అలాగే డిసెంబర్ నెలలో పెద్ద హీరోల సినిమాలు వస్తాయి సరదాగా అవి కూడా చూస్తాము చూస్తాము క్రిస్మస్లో పిల్లలు నేర్చుకున్న డ్యాన్స్లు కానీ నాటకాలు కానీ చూస్తు ఆనందంగా గడుపుతాము ఆ తర్వాత జనవరి నెలలో మొదటి జనవరి ఒకటవ తారీఖున సరదాగా అందరి స్నేహితులకి శుభాకాంక్షలు చెప్తు పిండి వంటలు అన్నీ వండుకుని తింటాము తర్వాత వచ్చే పండగలలో సంక్రాంతి సంక్రాంతిలో కూడా చాలా సంతోషంగా గడుపుతాము ఎందుకంటే అక్కడ ఉండే అమ్మాయిలు ముగ్గుల పోటీలో పాల్గొంటారు ముగ్గుల పోటీలు కాకపోయినా కానీ అమ్మాయిల్ని చూడడానికి వెళ్తాము వాళ్ళు చేసే మమ్మల్ని మమ్మల్ని చూస్తున్నారో లేదో చూసుకుంటు ముగ్గులు పెడుతు ఉంటారు ముగ్గులు పెడుతు ఉంటారు అప్పుడు ఆ విన్నర్స్ని ప్రకటించినప్పుడు మేము అల్లరి అల్లరిగా ఈలలు వేస్తు చప్పట్లు కొడుతు సంతోషంగా గడుపుతాం ఆ తరవాత ఈ పండుగలు అయిపోయిన తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయి నా పిల్లల్ని స్కూల్కి పిల్లలు స్కూల్కి పంపుతాము ఆదివారం అయ్యేటప్పటికి ఇంట్లో పిల్లలతో సరదాగా గడుపుతు వారికి బయటికి తీసుకు వెళ్ళి పార్క్స్కు అని గోల్కొండ అని లుంబినీ పార్క్ అని తీసుకు వెళ్తాము లేదంటే పిల్లల్ని సినిమా అడిగారంటే సినిమాకి కూడా తీసుకెళ్తాము ముఖ్యంగా మేము ఎక్కువగా వెళ్ళేది లుంబినీ పార్క్ బిర్లా మందిర్ గోల్కొండ ఎందుకంటే అక్కడ అందరి పిల్లలు వస్తారు కాబట్టి మన పిల్లలు కూడా సంతోషంగా ఆనందంగా గడుపుతారు లేదంటే సెలవులు ఉన్నాయని ఇంట్లో కూర్చోపెట్టామంటే ఆ ఫోన్లు పట్టుకుని పిల్లలు చదవటం మానేసి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటారు ఫ్రీ ఫైర్ అని నాన్న నాకు ఫోనీ నాన్న ఆడుకుంటానని ఫ్రీ ఫైర్లు ఆడతారు పబ్జీలు ఆడతారు అవి పిల్లలకి మంచిది కాదని సరదాగా బయటికి తీసుకెళ్తాము బయటికి బయటికి తీసుకెళ్ళి సంతోషంగా గడుపుతాం రామోజీ ఫిలిం సిటీ అయితే పిల్లల్ని చాలా సార్లు తీసుకెళ్ళాం ఎందుకంటే అక్కడ అస్తమానం షూటింగులు జరుగుతాయి షూటింగులు జరుగుతాయి హీరోస్ విలన్స్ కమెడియన్స్ హీరోయిన్లు అందరు ఉంటారు ఎప్పుడైనా వాళ్ళు కనపడినారంటే వాళ్ళ ఫోటోసు తీసుకుంటాము ఆటోగ్రాఫ్లు తీసుకంటాము మళ్ళీ మన స్నేహితులకి వాళ్ళకి ఫోన్ చేసి రేయ్ ఫలానా హీరోని కలిసాను రా ఫలానా విలన్ని కలిసాను రా ఫలానా కమేడియన్ని కలిసాను రా ఫలానా హీరోయిన్ని కలిసామని సరదాగా చెప్తాం చెప్పటం కాకుండా వాళ్ళతో ఆటోగ్రాఫ్లు ఫోటోలు కూడా తీయించుకున్నామని సంతోషం పంచుకుంటాం ఆప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది తర్వాత బోనాల పండుగలు నా స్నేహితులు పండుగలకు కూడా వాళ్ళు పిలిస్తే వెళ్తాము ఎందుకంటే మా మేము జరుపుకునే పండుగలకు వాళ్ళు కూడా వస్తారు కాబట్టి వాళ్ళు పిలిచే బోనాల పండుగకు కానీ దీపావళికి కానీ వెళ్తాము వెళ్ళి వాళ్ళతో చిచ్చుబుడ్డిలు మతాబులు కాకర పువ్వొత్తులు అవి అన్ని కాల్చి వాళ్ళతో పాటు సంతోషంగా గడిపి వాళ్ళు వండే పిండి పదార్థాలు చక్కగా తింటాము అక్కడ ఉండి అందరితో సంతోషంగా గడుపుతాము వాళ్ళు కూడా ఒరేయ్ నా స్నేహితులు వచ్చారు అని మమ్మల్ని చాలా ప్రేమగా ఆప్యాయతగా చూస్తారు కాబట్టి ఇలాంటి ప అందరము కలిశి ఉంటే ఎటువంటి గొడవలు ఎటువంటి అనర్థాలు రావు కాబట్టి ఇవన్నీ చేయడం వల్ల చాలా మంచిది అందరు సంతోషంగా ఉంటారు